ఈ యొక్క డ్రాయింగ్ ఆర్టిస్టు కూడా అంటారు ఈ యొక్క డ్రాయింగ్ అనేది మనిషిలో ఒక అవగాహన అనేది పుట్టుకొని వస్తుంది ఈ యొక్క చికిత్స ఉపయోగపడుతుంది లేదా ప్రయోజనకంగా ఉంటుంది ఇలాంటి ఒక మానవుని యొక్క డ్రాయింగ్ మనము గీసాం అంటే అది తనకి చూపించామంటే అతను ఎంతో సంతోషంగా ఆనందంగా ఆప్యాయతంగా అవుతాడు ఎందుకంటే తన ఫోటో నే తనకు అందానికి మలిచిన విధంగా అతనికి మనము చూపిస్తాము ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు ఈ యొక్క క్రమశిక్షణ నైపుణ్యాలు సమతుల కలిగిన సృజనాత్మకతంగా వారికి తెలియకుండా మనము గీసాము అంటే అది వేరేలాగా అనిపిస్తుంది చాలామందికి డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ మరియు వాటిమీద చాలా అప్యాయత కూడా ఉంటుంది అలా చూస్తూ వారి యొక్క మనసు కూడా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇలాంటి విషయాలు మనము ఒక కళాకారుడి ద్వారా మనం ఆస్వాదించవచ్చు ఈ యొక్క విషయాల్లో ఎన్నో మార్పులు ఎన్నో చేదస్తాలు కూడా చిరుగుతాయి వారు యూజ్ చేసే ప్రతీ రంగు మనసులో ఎంతో ఆనందాన్ని కలుగచేస్తుంది ఈ యొక్క విషయాన్ని మనము చూసామంటే ఎన్నో రకరకాల మరియు ప్రయోజనాత్మకరంగా ఉంటాయి ఈ యొక్క విషయాలు లేదా చికిత్స ద్వారా మనం ఎన్నో అవగాహనలతో మరియు వివక్షణలతో మనయొక్క పోరాటమును ఎన్నో జరుగుతాయి ఈ యొక్క నేర్చుకోవడం వల్ల కొన్ని లక్షణాలతో కూడిన ఈ యొక్క నైపుణ్యాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఈ యొక్క డ్రాయింగ్ అనేది ఎంతో సృజనాత్మకంగా ఉంటుంది స్వయంగా గీసేలాగా ఉంటుంది ఆ యొక్క కళాకారుడు తమ యొక్క జ్ఞాన సంపద మొత్తం ఉపయోగించి అది ఒక బొమ్మ మీద చూపిస్తాడు ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి ఈ డ్రాయింగ్ అనేది చాలా నైపుణ్యవంతమైనది ఇది చాలా డబ్బుతో కూడిన సంపద కూడ నేర్చుకోవచ్చు సంపద అనేది కూడ ఇక్కడ మనకు లభిస్తుంది అని నేను తెలియజేయాలనుకుంటున్నాను